వ్యాపారం లేదా వాణిజ్యంలో తెలుగు భాష ప్రసారం చేయడానికి లోకల్ అవగాహన మరియు సంబంధిత వాతావరణాన్ని అర్థం చేయడం ముఖ్యం ప్రస్తుతం వాణిజ్యాన్ని పెంపొందించడానికి అనేక ప్రాదేశిక వ్యాపారాలు తెలుగులో నడుపుతున్నాయి అలాగే పేర్కొన్ని లోకల్ వాణిజ్య ఎవరితో పరిచయం కలవబోతుందని భావనను ప్రతిష్టిస్తున్నారు

మరియు బడ్జెట్ ప్రమాణాల గురించి చిరకాలంగా ప్రస్తుతంగా చర్చించడం అంగసంగతి కలిగిపోతుంది వ్యాపార సంబంధాలు చేయడానికి తెలుగు భాష ప్రతిష్టాన వాతావరణంలో అనుకూలంగా ఉంటుంది ఇది కాంటెంపరరీ బజార్లో మరియు ప్రత్యేక స్థలాలలో ఉత్పాదించడానికి ఆసక్తికరంగా కనిపిస్తుంది అంతర్జాతీయ వ్యాపారంలో తెలుగు భాషను ఎందుకు ఉపయోగిస్తారు అంతర్జాతీయ వాణిజ్యాన్ని నిర్వహించడానికి స్థానిక భాషను ఉపయోగించడం ఎందరు ముఖ్యంగా అంతర్జాతీయ సంబంధాలు పెరగడం కారణం అది కాకపోతే స్థానిక ఆర్థిక ప్రణాళాన్ని ఉత్పాదించడం మెరుగు